మీకు ఏ మూవీ అంటే ఇష్టం నాకు అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప పార్ట్ వన్ మూవీ అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే ఆ మూవీలో ఆయన నటించిన తీరు చూస్తే చాలా అంటే ఆయన అభిమానులకి చాలా ఉత్తేజం ఆనందం కలిగించింది ఐ మీన్ అందులో ఒక అభిమానిగా నేను చెప్తున్నాను నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి అందులో ఆయన డ్యాన్స్ కానీ ఆయన డైలాగ్స్ కానీ ఆయన ఫైట్లు కానీ ఇవన్నీ అంటే కొత్త కోణంలో ఆయనా కొత్త మూవీ చూపించినట్టుగా మాకు చూపించారు అన్నమాట దర్శకులు నిర్మాతలు చాలా బాగుందండి అలాగే అందులో నటించిన లక్ష్మివందన్న ఆవిడ కూడా చాలా బాగా డ్యాన్స్ చేసింది చాలా బాగా యాక్ట్ చేసింది ఒక విలేజ్ అమ్మాయిలాగా చాలా బాగుందండి సో అలాగే అందులో నటించినా సునీల్ గారు పాత్ర అనసూయ గారి పాత్ర కూడా ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం లేదు విలన్ రోల్స్లో చాలా బాగా చేశారండి ఒక కమెడియన్ను విలన్ రోల్ ఇంత బాగా చేయడం అంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చండి ఆయన చాలా బాగా చేశారు సో నేనైతే చాలా ఫుల్గా ఎక్సైట్ అయ్యాను ఫుల్గా హ్యాపీ అయ్యాను హ్యాపీగా ఇంకా మూవీ చూస్తున్నప్పుడు కూడా ఫుల్ విజిల్స్ మాట అంత బాగా నన్ను ఆ మూవీ అల్లరించిందని నేను చెప్పుకుంటున్నాను అందుకే నాకు ఆ మూవీ అంటే చాలా ఇష్టం అండి